అవును మరో రోజు చదివాను ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ మిస్టికల్లీ ఇన్కరెక్ట్ మిస్టిక్ ఓషు అనే బుక్ చదివాను చదువుతున్నప్పుడు ఆ కవి వాళ్ళ నానమ్మని ఉద్దేశించి ఒకటి రాయడం జరిగింది ఎలా రాసాడు అంటే వాళ్ల్ కవి వాళ్ళ నానమ్మ తాతలతో చాలా దగ్గరగా ఉండేవారు సో అది ఏమి అయింది అంటే ఒకరోజు వాళ్ళ నానమ్మ తాత తను కచలంలో వెళ్తున్నప్పుడు హఠాత్తుగా తాత ముసలి తాత కవి ఒడిలో చనిపోయారు అంట అప్పుడు వాళ్ళ నానమ్మ పాట పాడింది అంట చనిపోయిన గుర్తుగా పాట పాడింది కవి ఆశ్చర్యపోయి నానమ్మ నానమ్మ చనిపోయాడు కదా ఎందుకు పాడుతున్నవు పాట అని అంటే ఇదే పాట ఇదే పాటను నేను మీ తాతగారితో ప్రేమలో ఎప్పుడు పడ్డానో అప్పుడు ఇదే పాట పాడాను ఇప్పుడు కూడా అదే పాట పాడాలి అనుకుంటున్నాను అని అన్న అని అన్నది అంట నానమ్మ సో ఇలా దీన్ని బట్టి ఇలాంటి ఇలాంటివి ఎన్నెన్నో ఎన్నెన్నో జరిగినవి ఆ పుస్తకంలో సో నాకు నీళ్ళు తీసుకు వచ్చిన తీసుకురా భావోద్వేగాలు తెప్పించిన పుస్తకం ఇదొకటి